చెప్పండి

ఎన్ని రోజులు ఓకే అకామడేషన్ కావాలి మీకు రూము థర్డ్

మూడు రోజులు అందరు అక్కడ అక్కడ మొత్తం తిప్పి చూపించాలి ఇరవై ఐదు వేల అవుతుంది ఇరవై ఐదు వేల అవుతుందండి కనుక్కోవాలిఇంకా ఏం తగ్గిస్తామ ఇప్పుడు ఇంక ఒక వెయ్యో రెండు వేలు తగ్గించుగలుగుతాంం అందుకంటే ఏం తగ్గించలే ఆ అన్నీ చూపిస్తానండి అన్ని అన్ని తిప్పి చూపిస్తారు మీరు చక్కగా గైడ్ ఉంటాడు ఏ ఇబ్బంది లేదు అన్నీ చూపిస్తారు దర్శనం కూడా వన్ అవర్ ఒక గంటలు అయిపోతుంది గంట పడతదండి గంట గంటన్నర్ర అయిపోద్ది సరే అలాగేండి